హలో మాది హిందూ మతం మాది హిందూ మతం మతంలో చాలా చాలా విశేషాలు ఉంటాయి మేము విలువలు ఉన్నాయి కట్టుబాట్లు ఉంటాయి మంచి చెడ్డలు ఉంటాయి సంప్ర పిల్లల్ని చూడా చాలా బాగా చూసుకుంటాము పిల్లలు చదువులు చెప్పించుకుని పెద్దోలు చేసుకుందామని ఆశలు ఉంటాయి కానీ చాలా అభివృద్ధిలోకి తీసుకుంటాం మేము కానీ కృష్ణుడు భగవద్గీత లోని రామచంద్రమూర్తి తండ్రి తండ్రి పాడైయి తండ్రి పాలై వెళ్ళి అడవులకి వెళ్ళిపోయాడు ఎన్ని బాధలు పడుతున్నాడో తల్లి సీతమ్మ తల్లిని విడిచిపెట్టి వెళ్ళే వచ్చేనన్ని చాలా బాధలుగా ఉంటాయి తల్లి సీతమ్మ తల్లి రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడి ఎంతో బాధలుగా ఉండి నన్ను ఇలాగ పంపించారు అలాగని బాధపడుతూ ఉంటుంది కానీ చాలా కష్టాలు పడ్డారండి రామ్ ఆంజనేయ స్వామి సహాయం వల్ల రాముడు వచ్చాడు రావాలన్నా చాలా కష్టమైంది గోదావరి దాటి అయోధ్య నుంచి వచ్చి అన్నో రకరకాలుగా ఉండి అన్ని బాధలు పడ్డారు కానీ రాముడు తండ్రి మాట జమదాట్ లేదు అందువల్ల దా నలుగురు అన్నదమ్ములని ఇడిచిపెట్టి తల్లిదండ్రులని ఇడిచిపెట్టి వెళ్ళాడు రాముడు అందరికీ ఆదర్శన ఆదర్శన ఆయన రేపు శ్రీరామనవమి వచ్చిందంటే పెద్ద పెద్ద పందిర్లు వేసుకొని గుడి గుడికీ కూడా రామచంద్రమూర్తిని ఎంతో బాగా చేసుకుంటాం రామచంద్రమూర్తి గురించి చాలా బాధలున్నాయి అండి కానీ లక్ష్మణ లక్ష్మణుడు అన్నదమ్ములకి అనుబంధం అన్నకి తోడు నీడగా ఉంటాడు అన్ని విషయాలు చేసుకుంటాడు చేర్చుకుని అందువల్ల రాముడంటే మాకు ఎంతో ఇష్టమండి సీతాదేవి ఓర్పు మహాతల్లి ఓర్పు తోటి అరణ్యవాసం ఎలా గడిపిందో రావణాబ్రహ్మతో ఎంత బాధ పడిందో ఆయన్ని ఎలాగైతే సవరించి రాముడు తీసుకెళ్ళాడు రేపు శ్రీరామనవమి వచ్చిందంటే మేం పెద్ద పెద్ద పందిర్లు వేసుకుంటామండీ చాలా ఆ రోజుని వడపప్పు పానకం పంచి పెట్టుకుంటాం ఇంట్లో దీపారాధన చేసుకొని ఆయన్ని ప్రార్థించుకుంటాం దండం పెట్టుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం శ్రీరామనవమి ఆ రోజుని భజనలు చేస్తారు భజనలు చేసి హరికథలు చెప్తారు బుర్రకథలు చెప్తారు మా వయసులో మేం అలాగ తిరిగే వాళ్ళమండి కానీ ఇప్పుడు ఏమీ అటువంటివి ఏమీ లేవు ఏవో డాన్సులని అవి అని ఏవో అట్టాగ చేసుకుంటున్నాం శ్రీరామనవమి జరిగిన తర్వాత అన్నీ శ్రీరామ కళ్యాణం శ్రీరామనవమి పెళ్ళి తర్వాత మిగతావాళ్ళవి పెళ్ళిళ్ళు అవుతాయండి అన్ని జీవితంలో మా ఆ జీవితంలో అన్నీ పాటించి చక్కగా సరదాగా ఉండే వాళ్ళం మేమందరం కూడా ఇప్పుడు అటువంటివి లేవు చెప్పేసా కానీ రావణాసురుడు గురించి చాలా అన్యున్యం ఏంటి హనుమంతులని కొట్టి తిట్టి చేసి లంకని కాల్చి ఆంజనేయ స్వామి లంకనికా ముట్టించాడు ఇలాగైతే పాపం ఆయన తోకను ముట్టించేశారు కదా ఇంకా ఆ తర్వాత అంతా కూడా శుభ్రంగా తగలబెట్టాడు అప్పుడు కానీ ఆయనకు బాగా బుద్ధి రాలేదు ఇప్పుడు కృష్ణుడు

భగవద్గీతా కొన్నాళ్ళు మేము చేసాం చూసాము చేసాము కాని భజనలయి చేసీ అక్కడ కృష్ణునిన్నే బాగా కొలుచుకునే వాళ్ళం కానీ చాలా బాగా ఉండేది మా చిన్నప్పటి నుంచి కూడా మేము కూడా బిడ్డల్ని చూసుకుంటూ చదివించుకుంటూ వాళ్ళకి అన్యోన్యంగా చేసుకుంటా ఉండే వాళ్ళం ఇప్పుడు పరిస్థితుల్లో చాలా ఇరకాటాలు పడి బాధలు పడతున్నాం జీవితాలు ఎప్పుడు బాగుంటాయో ఎప్పుడు బాగోవో కూడా అర్ధాలు తెలియటం లేదు అప్పుడు కాలంలో అయితే బిడ్డలు చెప్పిన మాట ఆలకించే వారు చెప్పినట్టుగా చదువుకునే వారు

తెలుగులో ఇంగ్లీషులోనే చదువుకుంటున్నారు పద్ధతులన్నీ మారిపోయినాయి ఇన్నాళ్ళు అంటే బుర్రకథలు హరికథలు నాటకాలు చక్కగా హరిశ్చంద్రుని నాటకం అని హరికథ అని వీరాంజనేయ యుద్ధమని ఏ ఇటువంటివి అన్నీ చక్కని నాటకాలు ఏత్తే పిల్లల్ని తీసుకుని చూపించుకుంటా వాళ్ళని ఆడించుకుంటా చేస్తూ చదువుకునే వారు వెళ్ళే వారు అమ్మ అమ్మ ఇలాగా నాటకాలమ్మా అక్కడా ఇక్కడమ్మ బుర్రకథలు అంటమ్మా అలా అలా చెప్పే వారు ఇప్పుడు పిల్లలు ఏముంది ఏం మాటలు ఆలకిస్తున్నారు అసలు